అవునండి మీరెవరు ఓకే ఓకే ఎక్కడ నుంచండి మీరు మాట్లాడేది ఎక్కడ నుంచి చేశారు మీరు ఓకే ఎంతమంది వెళ్తారండి

ఇంకా ఎక్ అప్ అండ్ డౌన్ మావే అండి త్రీ డేస్ వరకు అన్నీ మావే మొత్తం అవునండి ఇంకొక్కరు ఇంకొక్క మెంబరు యాడ్ అయితే వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుందండి

మా తరపున కొన్ని హోటల్స్ ఉంటాయండి మీరు ఎవరొచ్చినా కూడా అక్కడేమి ఉం స్టే చెయ్యాల్సుంటుంది ఫుడ్డు త్రీ డేస్ మొత్తం అప్ అండ్ డౌను మనం వెళ్ళినప్పటి నుంచి వచ్చేంతవరికి మొత్తం మాదే అండి ఫుడ్డు అంతా మిమ్మల్ని గై గైడ్ చెయ్యడం కూడా మాదే మా భాధ్యతే ఉంటుంది అక్కడ అన్నీ చూపించడం చూపిస్తామండి చూపిస్తాము ఓకే ఓకే అండి తప్పకుండా అండి తప్పకుండా చేస్తాను ఇంకెవరైనా ఉంటే కూడా చెయ్యండి చెప్పండి వాళ్ళకి తప్పకుండా మేమిస్తాము ఓకే అండి బయ్ అండి